పిల్లలు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళలను ప్రారంభించడానికి వయసు ఎంత అంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళు పెయింటింగ్ లేదా డ్రాయింగ్ వంటి కళలను అందంగా గీయడానికి వాటిని బాగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది